ఈత కొట్టడం వల్ల మన బాడీకి చాలా మంచిది ఈత కొట్టేటప్పుడు మనం శ్వాస లోపలికి బయటికి తీసుకుంటాం అలాగే నీటిలో ఉన్నప్పుడు ఊపిరిని బిగపట్టుకొని ఉంటాం అలా ఈత కొట్టిన తర్వాత బయటికి వచ్చి ఒక్కసారిగా ఊపిరి అనేది బయటికి వదిలేస్తాం ఇలా ఈత కొట్టడం వల్ల లాభాలు చాలా ఉన్నాయి ఈత కొట్టేటప్పుడు మనం ఊపిరిని లోపలికి బయటికి తీసుకుంటాం అదే కాకుండా ఈ ఈత కొట్టడం వల్ల మన బాడీ అనేది స్ట్రాంగ్ అవుతుంది ఇంకా మజిల్ హార్ట్కి చాలా మంచిది హార్ట్ రే హార్ట్ బీట్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది హార్ట్కి చాలా మంచిది లంగ్స్కి బాడీకి కూడా ఈత అనే ఈత కొట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది బాడీ మొత్తంలో మనం ఈత కొట్టేటప్పుడు ఆ మజిల్ స్ట్రెయింత్ ఇంకా లంగ్స్ హార్ట్ ఇలా చాలా మంచిగా అవుతుంది ఈత కొట్టేటప్పుడు మనం మన ఒక్కటేసారి ఊపిరి అనేది ఆపేస్తాం నీళ్ళలోకి వెళ్ళినప్పుడు ఆ ఊ ఆగి ఆపిన ఊపిరిని మల్ల మనం నీటి నుంచి బయటికి రాంగానే ఒక్కటేసారి వదిలేస్తాం అలా ఊపిరిని బయటికి లోపలకు పీలుస్తూ ఈత కొడతాం ఆ ఈత వల్ల మన బాడీలో ఉన్న మజిల్స్ హార్ట్ లంగ్స్ అనేది చాలా ప్యూరిఫైర్ అవుతాయి ఈత అనేది హెల్త్కి చాలా మంచిది ఈతలో కొన్నిసార్లు ఊపిరి తీసుకోకుండా ఉంటాము ఈత నేర్చుకునేటప్పుడు ఊపిరి అనేది కొన్నిసార్లు ఆడకుండా అవుతుంది నీళ్ళు ఎక్కువ పోవడం నీళ్ళల్లో ఉన్నప్పుడు ఊపిరి అనేది అసలు తీసుకోరు ఆ నీళ్ళల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక్కటేసారి ఊపిరి అనేది బయటికి వదిలేస్తారు అలా చేసినప్పుడు కొంచెం బాడీ అనేది రిలాక్సింగ్గా ప్లస్ కొంచెం అనుకొ కోని విధంలా అవుతుంది ఇలా ఈత కొట్టడం హెల్త్కి మంచిది ఎక్కువ అంటే హార్ట్ అండ్ మజిల్ లంగ్స్కి బ్లడ్ అనేది సల్ సర్క్యులేట్ అవుతుంది అలా ఈత కొట్టినప్పుడు మన బ్రీథింగ్ ఇన్ ఔటు ఇలా చేయడం మంచిది హార్ట్కి మన బ్రీత్ అనేది బాడీలో మనకు హార్ట్ లంగ్స్ అక్కడ ఎయిర్ అనేది బ్రీథింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఒకొక్కసారి స్లోగా మనం బ్రీత్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ అట్లా వదిలేస్తాం కదా అది ఈత కొట్టే వాళ్ళకి చాలా హెల్తీయే ఈత కొట్టడం వల్ల హెల్త్కేం సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఈత కొట్టడం హెల్త్కి చాలా మంచిది హెల్త్కి మంచిది అంటే హార్ట్ బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది బాడీ మొత్తం మజిల్ అండ్ లంగ్స్కి కూడా కరెక్ట్గా హెల్త్ అనేది హెల్తీ అనే హెల్త్ అనేది ఫిట్గా ఉంటుంది కరెక్ట్ టైంకి మన బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా అవుతాయి